మన చిత్తూరు జిల్లా తీసుకున్నామనుకోండి మనకి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులంటే మనకి మామిడికాయ అనమాట మామిడికాయ చెక్క షుగరు షుగర్ కాన్ చెరుకు గడ్డ సో ఇది మనకి ప్రధాన ఉత్పత్తి అనమాట మనకి వ్యవసాయంలో కాని ఇదేవిధంగా మనకి బియ్యం అనేది కూడా రెండవ స్థానంలో ఉంది మన భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా ముఖ్యంగా అనేది మనకి చిత్తూరు జిల్లా అంతా సో మనకి మామిడికాయ తీసుకున్నాం అనుకోండి చాలా వరకు మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ వస్తుంది మామిడికాయ చెట్లు పెట్టడానికి మనకి ఈ పైపులది స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది మనకి చాలా వరకు అందుబాటులో ఉంది గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి మనం అది పెట్టడానికి వాళ్ళకి మన రైతులకు చాలా వరకు అందుబాటులో ఉందనమాట వాళ్ళు పోయి దగ్గరున్న మండలము ఆఫీసులో కాని ఫిర్యాదు చేసుకున్నారంటే వాళ్లకి ఖచ్చితంగా అది లభిస్తుందనమాట ఇరిగేషన్ ఇరిగేషన్ అనేది స్ప్రింక్లర్ది సో ఎవరికైతే ఒక ఎకరం కంటే ఎక్కువ నేల భూమి ఉందో వాళ్లు ఇది ఈ దానికి వాళ్లు అర్హులు అవుతారు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మనము మామిడిని ఇంకా ఎక్కువ మనము పంట పండించాలి అనేది దీంట్లో మన గవర్నమెంట్ ఉందనమాట మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సో ప్రధాన వ్యవసాయం అనేది మనకు మామిడికాయ అండ్ మనకి పూలు కూడా ఉన్నాయి అనమాట బంతిపూలు కానివ్వండి చామంతి పూలు కానివ్వండి మనకి చాలా పెద్ద ఇదిలో ఉన్నాయి సో దానివల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి చాలా రెవెన్యూ వస్తుంది అండ్ మామిడికాయల ద్వారా చాలా డబ్బులు వస్తున్నాయి చెరుకు చెరుకు అనేది మన చిత్తూరు జిల్లాలో మాత్రమే అది చాలా బాగా పండుతుంది అండ్ ఎక్కువ మన చిత్తూరు జిల్లా నుంచే మన దేశానికి కానివ్వండి విదేశాలకి కానివ్వండి ఇంపోర్ట్ అవుతున్నది మన చిత్తూరు జిల్లా నుంచే చాలా వరకు అవుతుంది మామిడికాయలు కానివ్వండి చెరుకు గడ్డలు చెరుకు మన షుగర్ కోసం చక్కెర కోసం కానివ్వండి సో మన చిత్తూరు జిల్లా అనేది చాలా వరకు వ్యవసాయంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ జిల్లా కాబట్టి మన ఇండియా మొత్తానికి మన భారతదేశ మొత్తానికి ఒక ముఖ్యమైన వ్యవసాయ భూమి ఉన్నదంటే మన చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన చిత్తూరు జిల్లా అండ్ మరొకటి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా అనేది మనకి బియ్యంకి ఒక మారుపేరు అనమాట అది కానీ చిత్తూరు జిల్లా అనేది మామిడికాయలకి బియ్య బియ్యంకి కూడా ఉంది రెండవ స్థానంలో కానీ మొదటి స్థానంలో ఉన్నది మామిడికాయకి చక్కెర షుగర్కి అంటే మన చెరుకు గడ్డ అండ్ మరొకటి బంతిపూలు చామంతి పూలు దీని కోసమండి మనము బంగిన పల్లి మామిడికాయ మీకు ఎక్కడ దొరుకుతుందని చిత్తూరు జిల్లా అని మాత్రమే చెప్తారు అండ్ మనము దీనికి బాగా పేరుపొందిన జిల్లా చిత్తూరు జిల్లా దీన్ని అందరూ చాలా బాగా కాపాడుకుంటూ వస్తున్నారు సో దీన్ని మనం బాగా గుర్తించాల్సిందనమాట సో చిత్తూరు జిల్లాలో ప్రధాన వ్యవసాయము అంటే మనకి ఇవే ఉంటాయి మామిడికాయ చెరుకు బంతిపూలు చామంతి పూలు బాగా పండిస్తారు మన రైతులు ఎందుకంటే మన భూమి అలాంటి భూమి చిత్తూరు జిల్లా భూమి మనము దాన్ని అట్లానే పోషించుకుంటూ వచ్చు రావాలని మాట అప్పుడే మనకి నెక్స్ట్ కాలం అనేది ఉంటుంది ఫ్యూచర్ కాలము సో అది మనకి చాలా మంచి గౌరవం అనమాట మన చిత్తూరు జిల్లా ప్రజలకి సో దీని వల్ల కూడా మనము చాలా లాభాలు పొందవచ్చు మనకి చిత్తూరు జిల్లాలో మంచి మంచి మావిడికాయలు దొరుకుతాయి మనకి త్రు అవుట్ ఇండియా కాదండి త్రు అవుట్ ప్రపంచం త్రు అవుట్ వరల్డ్లో మీకు మజా జ్యూసు ఫ్రూటీ జ్యూసు కావాలంటే మన చిత్తూరు జిల్లా నుంచే మీకు కాయాలనేది రావాల్సి ఉంటుంది సో మామీడికాయ అనేది ప్రత్యేకం అనమాట మన చిత్తూరు జిల్లాలో ఇంపార్టెంట్ మనకి ముఖ్యమైన ఒక పంట మావిడికాయ మాత్రమే అది మనము చెట్లు వేసి ఒక ఐదు సంవత్సరాలు తర్వాత తింటే మనకి లాభాలు వస్తాయి సో మనకి చాలా మంచి పంట అదే మన చిత్తూరు జిల్లా గొప్పతనం అదే అండ్ మనకి మన వ్యవసాయ పద్ధతులంటే మన చిత్తూరు జిల్లా పద్ధతులు చాలా వేరు ఉంటుంది అనమాట అన్ని జిల్లాలకంటే ఎందుకంటే ఇక్కడ అందరు మనము చేత్తోనే చేస్తారు మనుషులతోనే చేయించుకుంటారు అన్నీ పనులు వేరే జిల్లాల కా మిషన్స్తో కాకుండా మనకిక్కడ వరి పంట కోయాలన్న చేత్తోనే కోస్తారు చేత్తోనే దాన్ని విదిలిస్తారు అన్ని చేస్తారు వేరే జిల్లాలాగా మిషన్స్ పెట్టుకుని కోసి ఒకేసారి మిషన్స్తో కోసి గడ్డి సపరేట్గా మనకి ధాన్యాలు సపరేట్గా చేయరు మన చిత్తూరు జిల్లాలో మాత్రము చేత్తోనే కోసి కూలోల్లను పెట్టుకొని చేత్తోనే కోసి చేత్తోనే విదిలించి చేత్తోనే మడిని మన ధాన్యాలను కూడా చేత్తోనే బియ్యం చేసి చేత్తోనే దాన్ని మంటలు పెట్టి ఉడకపెట్టి బాయిలర్ బియ్యము పచ్చి బియ్యమని మనకి సపరేట్ సపరేట్గా చేస్తారనమాట అంత ప్రత్యేకమైనది మన చిత్తూరు జిల్లా సో ఇది ఇలాగ ఉంటుంది కాబట్టే మన చిత్తూరు జిల్లాని మనం ఖచ్చితంగా కాపాడుకోవల్సి ఉంటుంది సో మనకి ప్రధానమైన వ్యవసాయం అంటే మనకి మామిడికాయే ఉంటుంది సో మనకి మామిడికాయలు మంచి మంచిగా ఉంటుంది మంచి లాభాలు ఉంటుంది అందరూ మావిడికాయలు చెయ్యాలి వాళ్ళకి ఉన్న వాళ్ళకు ఉన్న భూమిలో అట్లీస్ట్ సగం ఎకరం సగమన్న మనకి మావిడికాయలు పండిస్తూ ఎందుకంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి మామిడికాయలు పండిస్తూ మన గవర్నమెంట్కి వాళ్ళు సపోర్ట్ చెయ్యాలి తిరిగి మావిడికాయలు పండిస్తూ వాళ్ళు దాన్ని అమ్ముతూ రెవెన్యూ తీసి గవర్నమెంట్కి జిఎస్టి కట్టాలి సో అవ్వంత చెయ్యాలి ఖచ్చితంగా మన వ్యవసాయపరులు కూడా అందువల్లే మన చిత్తూరు జిల్లా ఖచ్చితంగా మనకి ప్రాధాన్యమైనది అండ్ మనకి ముఖ్యమైనది ఇది మావిడికాయ అనమాట మన మొత్తం ప్రపంచంలో మావిడికాయలు చెరుకు ఎక్కడ మంచిగా పండుతుంది అంటే మన చిత్తూరు జిల్లా అని మాత్రమే చెప్తారు